నాజీవితంలో డబ్బు చదువు అన్నిటికంటే అనుబంధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాను ఎందుకంటే మనకు బంధుత్వంలో విలువ పెంచుకుంటే మనం వేళా సంపాదించు సంపాదించకపో ఆ విలువ అట్లనే ఉంటుంది అదే డబ్బుకు విలువ ఇచ్చుకున్నాము అనుకో ఒకరోజు మన దగ్గర డబ్బు ఉండవచ్చు ఉండకపోవచ్చు డబ్బు ఉన్నప్పుడు బంధువులు మన దగ్గరకి వస్తారు డబ్బులేనప్పుడు దూరం వెళ్ళిపోతారు అలాంటి సందర్భంలో ఎటువంటి సందర్బంలోనైనా మన తోడు ఉండేది మన కుటుంబ సభ్యులు మాత్రమే అందుకే నా మొదటి విలువ నేను అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యం విలువ ఇచ్చేది నా కుటుంబానికి మాత్రమే నా కుటుంబంలో వాళ్ళు మాత్రం నాకు ఎప్పటికీ ఒకే లాగ విలువను చూపిస్తారు ఎవరు ల ఎక్కువ ఎవరు తక్కువ అన్నట్టుకాకుండా ఎప్పుడు ఒకే విధంగా ఉంటారు నా కుటుంబ సభ్యులు నేను కూడా నా పిల్లలకు అదే నేర్పిస్తున్నాను పిల్లలకు మా భర్త నేను ఇద్దరం కలిసి అదే నేర్పిస్తాము పిల్లలు కూడా అదే అలావాట్లును నేర్చుకుంటున్నారు